హలో సూర్య ట్రావెల్ ఏజెన్సీ నేను మీ దగ్గర ఒక కార్ బుక్ చేసుకున్నాను మీ డ్రైవర్ ఉదయాన్నే నన్ను నా కుటుంబాన్ని విహార స్థలానికి తీసుకవెళ్ళాలి కానీ ఇంకా అతను మా నివాస స్థలానికి చేరుకోలేదు అంతే కాకుండా మేము అతన్ని ఉదయం నుంచి కాల్ చేస్తూనే ఉన్నాం కానీ తను ఎటువంటి కాల్స్ స్వీకరించడం లేదు పైగా మాకు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు మీరు అతన్ని ఎక్కడు ఉన్నాడో వెంటనే కనుక్కొని మా దగ్గరకు పంపించండి లేదా వేరే కార్ని అరేంజ్ చేయండి మాకు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది